హలో వెయిటర్ ఏంటి మెనులో నాకు ఇష్టమైనవి ఏమి ఉన్నాయ్ ఏంటి సంగతులు ఏంటి ఇవాళ స్పెషల్స్ వెజ్లో ఏమి ఉన్నాయి నాన్ వెజ్లో ఏమి ఉన్నాయి ఎప్పటిలాగ నాకు ఇష్టమైన మిక్స్డ్ బిర్యానీ ఉందా ఉంటే ఒక మిక్స్డ్ బిర్యానీ అలాగే దానితోపాటు ఒక రొయ్యల గ్రేవీ మరియు చికెన్ లెగ్ సూప్ ఒకటి తీసుకొని రా అలాగే భోజనం అయ్యాక నాకు ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుని రా